మేము మామిడికాయ మొక్కలు జామకాయ మొక్కలు అల్ల నేరేడు మొక్కలు పెంచుతాము మల్లెపూల తీగలు కాకరకాయ తీగలు తమలపాకు తీగలు ఇలాంటి తీగలు పెంచుతాము ఇవి అన్నీ మధురమైన వాసనకు మధురమైన ఆరోగ్యానికి వర్తించేటివి ఇవి అందరు ప్రజలు వాడుతున్నారు